మా గ్రామంలో పాల వ్యాపారము దుకాణ వ్యాపారము కూరగాయల వ్యాపారము చిల్లర అంగళ్ళు బట్టల వ్యాపారము చీటీల వ్యాపారము వడ్డీల వ్యాపారము ఇలా తీసుకుంటే చాలా రకాల వ్యాపారాలు నిర్వహిస్తారు ఆ వ్యాపారంలో సరైన మొత్తంలో ఆదాయము వస్తుంది వాళ్ళకి ముఖ్యంగా పాల వ్యాపారం కూరగాయల వ్యాపారం నెయ్యి వ్యాపారం కూడా చేస్తారు గ్రామాలలో ఏ ఏ వ్యాపారం చేసిన కూడా మనకు లాభం చేకూరుతుంది కాబట్టి గ్రామాలలో చిన్నవాళ్ళకానుంచి పెద్దవాళ్ళకాడ వరకు వ్యాపారం చేయడానికి చాలా చాలా విధంగా ముందుకు వస్తారు కాబట్టి గ్రామాలలో వ్యాపారాలు సులువుగా జరుగుతాయి వ్యాపారం చేయడం వల్ల మంచి మొత్తంలో ఆదాయం కూడా తీసుకోవచ్చు